అర్జున్ అనే వ్యక్తి మా ప్రదేశానికి చెందిన వ్యక్తి అతను క్రికెట్ ఆడడంలో బాగా అభివృద్ధి చెందిన వాడు ఆయన ఎక్కువ క్రికెట్ ఆడుతాడు ఎక్కువ క్రికెట్లో గుర్తింపు తెచ్చుకున్నాడు నేషనల్ లెవెల్లో గేమ్స్ ఆడాడు బాగా మెడల్స్ కూడా వచ్చాయి కానీ ఆయనకి ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడటానికి ఇంకా చాన్స్ అనేది రాలేదు నేషనల్ లెవల్లో యూత్ గేమ్స్ ఎక్కువగా ఆడాడు అందులో అండర్ నైటీన్ కింద ఆయనకు పథకాలు వచాయి ఆయనకు ఆయన కోచ్ ఎవరు అంటే మా ప్రదేశానికి చెందిన అరవింద్ గారు అనేవారు అతని కోచ్ ఆయని కోచ్ అనేవాడు అందరికీ సమానంగా చూస్తాడు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఆయనకి ఆటలు నిర్వహిస్తాడు మళ్ళీ ప్రోగ్రామ్లు టోర్నమెంట్లు కూడా కోచ్ ద్వారానే నిర్వహిస్తారు ఆటగాళ్ళు అనేది మా ప్రదేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు అంతకుముందు ఎక్కువగా చదువు వైపు మొగ్గు చూపారు ఇప్పుడు అ గోపిచందు చూసీ ఆయనను చూసీ చాలామంది డెవలప్ అవుతున్నారు అంతేకాకుండా అర్జున్ అనే వ్యక్తి బాగా అభివృద్ధి చెందడం వల్ల ఆయనను ఇన్స్పైర్గా తీసుకోని అనేక మంది క్రీడాకారులు వస్తున్నారు అంతేగాకుండా క్రీడాకారులు క్రీడాకారినిలు కూడా ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఆడుతున్నారు మరి అంత పెద్ద తోపు ఆటగాళ్ళు లేరు కానీ మామూలుగా ఆడేవాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది తయారు అవుతున్నారు మా అకాడమీలో ప్రస్తుతం ఇప్పుడు వందమంది దాకా ఉన్నారు యాబై మంది క్రికెట్ ఆడుతున్నారు ఇంకా యాబై మంది ఫుట్ బాల్ ఆడుతున్నారు